మా ఇంట్లో నాకు కాకుండా తోటపని మా వారికి చాలా ఇష్టము ఆయన కూడా తన చిన్నప్పటి నుంచి కూడా ఈ తోటపనిలో ఎంతో మక్కువ చూపించేవారని తరచుగా చెప్తూ ఉంటారు తను ఎంతో కాలంగా పెంచుకున్న తన వయస్సుతో వయస్సుతో పాటు పెరిగిన ఒక బోన్సాయి ముళ్ళ క్యాక్టస్ ఆ మొక్కని తనతోపాటు ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళుతూ ఉన్నాము అయితే ఇప్పుడు ఆ క్యాక్టస్ మొక్కకు కూడా నలభై మూడు సంవత్సరాలు సో తను ఆ విధంగా ఎన్నో క్యాక్టస్ మొక్కల్నిపెంచేవాడు మా నేను వారి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను ఇల్లంతా నా ఒక నా అభిరుచులకు మెరగానే మరి చక్కని పళ్ళమొక్కలు పూలమొక్కలు ఇంటి చుట్టూ పెరటి చుట్టూ ఉండేవి ఎంతో ఆశ ప ఆశ ప ఆశగా ఆ ఇంట్లోకి వచ్చాను ఈ మొక్కల్ని చూడగానే నాకు ఎంతో సంతోషం వేసింది నా ప్రాణం ఆ మొక్కల్లో ఉంది అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆ మొక్కలు కూడా నాతో పాటే ఇక్కడికి వచ్చాయని ఆశపడి సంతోషించాను అయితే మొక్కల్ని చూడగానే తను కూడా నా ఆశని చూసి తను కూడా నాతో పాటు ఎన్నో మొక్కల్ని తీసుకొచ్చి పెట్టడము మేము ఇద్దరం కలిసి తోటపనినీ ఇష్టంగా సాయంత్రాలు చేసుకోవడము మరి మాకు తీరిక వేళల్లో తోటపనిని చేసుకోవడం అనేది మేము చేస్తూ ఉంటాము నా భర్త తను పెట్టిన మొక్కలలో మరి మ మరి అరటి చెట్లు పనస చెట్టు మరి మామిడి చెట్లు మరి అదే కాకుండా బొప్పాయి చెట్లు మరి ఇంకా అనేక రకమైన పండ్ల చెట్లు పూల చెట్లు అనేవి మా యొక్క పెరట్లో ఉన్నాయి తను తన తోటపని తను ఎంతో ఇష్టంగా చేస్తాడు నాకెంత ఇష్టమో మరియు ఆ ఇష్టమైతే మా పాపకి మా అమ్మాయికి కూడా మా కూతురికి కూడా వచ్చింది తను కూడా తోటపనిలో తను కూడా చక్కగా పని చేసుకుంటుంది మరి తనకు తీరిక వేళల్లో చెట్లకు నీళ్లు పోయడం కానీ వాటిలో మరి ఎరువు వెయ్యడం కానీ మరి వాటికి వచ్చిన పూలని చూస్తూ సంతోషిస్తూ వాటి చెంతట గడపడానికి ఎంతో ఇష్టపడుతుంది మరి మా బాబుకి అయితే మొక్కల మీద అంతా అభిప్రాయము వాడికి ఇంకా ఏర్పడ లేదు అయితే పాప మాత్రం చాలా ఇష్టపడుతుంది మాతో పాటు మా అభిరుచుల్ని కూడా మా పాప కూడా మరి తను కూడా అభిరుచుల్ని సంక్రమించుకుంది మరి తోటపని చేసేటప్పుడు మాకు ఎంతా ఆహ్లాదంగా ఉంటుందో ఎంతా సేధ తీరుతుందో మరి మేము మా మాటల్లో వ్యక్తం చేయలేము మరి తన ఒకవేళ మాకు ఎక్కడైనా వీధుల్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న మొక్కలు అమ్మే స్థలం కనిపిస్తే తప్పకుండా అక్కడ ఆగి మాకు ఇష్టమైన మొక్కలు మేము తీసుకొని మరి వాటిని మేము పంచుకుంటూ ఉంటాము మరి కొనుక్కుంటూ ఉంటాము మరి కొంతమందికి పంచి పెడతాం కూడా కొన్ని కొంతమంది ఇలాంటివి ఏమన్నా అవుతూ ఉన్నప్పుడు కూడా మేము ఆ మొక్కల్ని మేము తీసుకెళ్ళి వాళ్ళకి బహు బహుమానములుగా మేము ఇస్తూ ఉంటాము సో నేను నా భర్త కలిసి తోటపనిని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాం నాతోపాటు నా భర్త నా కుమార్తె వారిద్దరికీ కూడా ఈ తోటపని అంటే చాలా ఇష్టం